హలో ఎవరండి చెప్పండి ఓకే నా దగ్గర రెండు రకాల బెల్లం ఉందండి ఒకటి నల్ల బెల్లం ఇంకోటి తెల్ల బంగారం తు తెల్ల బెల్లం హలో నా దగ్గర నల్లది తెల్లది ఉందండి బెల్లం అదే మీకు ఏ క్వాలిటీలో కావాల లైక్ అంటే పావు కేజీ కావాల అర కేజీ కావాల కేజీలో కావాలా చిక్కిలో కావాల

ఓకే ఓకే మీ షాప్ ఎక్కడ అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు దాంట్లో ఏమి తేడా ఏమి ఉండదు అండి టేస్ట్ ఒకసారి మీకు శాంపుల్ పంపుతాను ఒకసారి రుచి చూడండి మీకు నచ్చితే ఇంకో ఆర్డర్ ఇవ్వండి లేదంటే స్టాక్ ని వెనక్కి పట్టుకెళ్ళి పోవడానికి అయిన నేను సిద్ధం మీరు ఇప్పటికివచ్చి ఇప్పుడు వచ్చి ఇరవై సంవత్సరాలు నేను వ్యాపారం చేస్తున్నాను అండి ఎటువంటి కంప్లైంట్ అనేది రాలేదు మీకు ఇప్పుడు చెప్తున్న ప్రైసెస్ అన్నారు కదా అంటే మీకు ఎంత మొత్తంలో తీసుకుంటారు అనే దాన్నిబట్టి ప్రైస్ ఉంటుంది అండి మీరు ఇప్పుడు వంద కేజీలు తీసుకున్నారు అనుకోండి ఒక ప్రైస్ ఉంటుంది లేదు ఐదువందలు కేజీలు తీసుకున్నారు అనుకోండి ఒక ప్రైస్ ఉంటుంది లేదు శాంపుల్ ఒక ఇరవై కేజీలు పది కేజీలు తీసుకున్నారో ఒక ప్రైస్ ఉంటుంది మీకు అవును మీరు ఎంత మొత్తంలో తీసుకుందాం అనుకుంటున్నారు హండ్రెడ్ కేజీసా రైట్ అండి నేను అయితే మీకు పంపుతాను దాంతో పాటు నేచురల్ది కూడా ఉంది మా దగ్గర మీకు ఒక శాంపుల్ పంపుతాను దాన్నిబట్టి నేను ఒకసారి బౌచర్ కూడా పంపుతాను మీకు వాట్సాప్ లో ఎంత అవుతుంది ఏంటి అని మా డిస్ట్రిబ్యూటర్ వస్తారు అదే క్వాలిటీస్ ఉన్నాయి మొత్తం ఎంతైన మా మనిషిని పంపుతాను మీకు శాంపుల్ పీస్ పంపుతాడు ఒకసారి చెక్ చేసి మాకు చెప్పండి లోకల్ ఎక్కడ అండి షాప్ సరే అండి రైట్ ఓకే అండి థ్యాంక్ యూ రైట్ అండి